మా ఊరిలో మరణాలు అంటే శిశువులలో ఎక్కువ లేవు చెప్పాలి అంటే శిశువులలో ఎక్కువ లేవు కానీ ఎక్కువ ఉన్నది కొంచెం ఏజ్డ్ అంటే నలభై కానీ నలభై ఏళ్ళంటే అది చనిపోయే ఏజ్ కాదు కదా అప్పుడు కూడా చస్తారు మెయిన్ రీజన్ ఏంటో తెలుసా గుడుంబా గుడుంబాతోని అయ్యే మరణాలు చి గయ్యంతెందుకు మా పెద్ద బాపు ఉండే పాపం ఆయనకు త్రాగి త్రాగి త్రాగి త్రాగి త్రాగి త్రాగి కాళ్ళు చేతులు ఇక ఇగ్గుకొచ్చే రేంజ్కి వచ్చాడు మరి ఇంకా ఆయన ఫిఫ్టీ దగ్గర ఉంటాడు ఆ ఫిఫ్టీ దగ్గరున్న ఆయన అప్పటిదాక ఎట్లా అయ్యాడు అన్న డౌట్ వస్తే ఆయన అప్పట్లో బాగా దొడ్డు ఉండేదట ఆయన అప్పుడు దొడ్డు ఉండి ఇప్పుడు అట్లా అయ్యాడు తప్పితే ఆయన అసలు ఎట్లున్నాడు ఏంది అన్ని రోజులు అన్నది నాకే అర్థం కాలేదు ఇంకా ఆయన తప్పితే మస్తు మందున్నారు ఏ రేంజ్కు దిగజారిపోతారు అంటే ఒక పనికి పోయి మధ్యలో లంచ్ టైమ్లో త్రాగుతారు ఆ ఆ రెంజ్కు దిగజారిపోతారు సో ఆ రెంజ్కు దిగజారిపోయి లాస్ట్కు దానికి బానిసలు అయి మళ్ళీ పెళ్ళాం బిడ్డలను కొట్టి కల్లుకి అవసరమా అది ఇరవై రూపాయల గుడుంబాకు వాళ్ళు చేసేది మాములుగా ఉండదు మళ్ళీ ఇప్పుడు గుడుంబాతోని చచ్చేది కొంచెం నలభై ఏళ్ళ వాళ్ళు అయితే పిల్లలకు ఏం పెద్ద ఇష్యూ లేదు కానీ యూత్ అబ్బో ఇక కేటీఎంలు డ్యూకులు ఎన్ఎస్సులు పల్సర్లు అవి అంటుకొట్టుడాటిని లేపుడు ముందర గిర లేపుడు ఇంకా ఉంటుందిరా బండి ముందర ఎటోళ్ళు అటు పోయి అప్పలిచ్చుకొని పోయి ఆడ పడితే ఖతం అయిపాయే పుర్రెలు పలగడం సో మా కాడ మరణాల రేటు ఎక్కువ అంటే ఉన్నది దానికి మెయిన్ కారణం ఏంటంటే కొంచెం ఏజ్ బార్ బార్ అంటే ఏజ్ బార్ అయినవాళ్ళు పోవటానికి కారణమేమో ఈ కల్లు ఇది అయితే కొంచెం ఎంగేజ్లో ఉన్నవాళ్ళు పోవడానికి కారణం మాత్రం సాహసాలు అడ్వెంచర్లు ఏతులు ఇలాంటివి అన్నట్టు శిశువులలో మరణాలు మ్యాగ్జిమం లేవు మాకాడ ఉన్నా పోలియోలు ఇవన్నీ మంచిగానే అందరు అవైలబుల్ చేస్తారు